నమస్కారం అండీ నా పేరు పంకజ్ నేను రెండేళ్ళుగా నా కంప్యూటర్ యూజ్ చేస్తున్నాను అది ఈ మధ్యన సరిగ్గా పని చేయడం లేదు పవర్ ఆన్ అవ్వడానికి చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది అందులో ఉన్న యాప్స్ కూడా ఏమీ సరిగ్గా పని చేయట్లేదండి డిస్ప్లే మధ్యలో ఒక పచ్చ గీత వస్తుందండి అవునండి అన్నీ రెండు మూడు బటన్స్ సరిగ్గా వర్క్ చేయడం లేదండి అవునా అండి దాన్ని ఎలా మరి నేను తయారు బాగు చేసుకోవాలి అవునండి

అంటే యాప్స్ కూడా ఏమీ సరిగ్గా పని చేయట్లేదండీ ఎక్కువగా హె హ్యాంగ్ అయిపోతుంది మొత్తం మరీ దాదాపు ఎంత ఖర్చు అవుతుందండి దానికి నాకూ మునుపటిలాగా మంచిగా పని చేయాలండీ నా కంప్యూటర్

పదమూడు వేలండి మొత్తం కలిపి అవునా ఏమి తగ్గేది లేదా అండి పదమూడువేలకి

ఖచ్చితంగా నా కంప్యూటర్ని అయితే బాగు చేస్తారా మరి ఎన్ని రోజులు పడతుందండి మొత్తం బాగు చేయడానికి ఎంత టైం తీసుకు ఎంత సమయం తీసుకుంటారు మూడు రోజులు అండి అయితే సరే అండి అయితే రేపు పొద్దున నన్ను తెచ్చుకోమంటారా నా కంప్యూటరు సరే అండీ అయితే రేపు పొద్దునే నేను తీసుకుని వస్తాను ఓకే థ్యాంక్స్ అండి